మా అంకుల్ పేరు వాసు మా ఆంటీ గారి పేరు దుర్గా మా తాత గారి పేరు భీమేశ్వరరావు మా మామ గారి పేరు సరోజిని మా పెదనాన్న గారి పేరు శ్రీను